నమస్తే మేడం ఇలా మా పిల్లల్ని జాయిన్ చేయించాలని అనుకుంటున్నాము ఫీజ్ ఎంత మాత్రం ఉంటుంది ఏమండి అంత మాత్రం ఎక్కువగా ఆ ఎలా ఉంటాయి స్టడీస్ ఇవన్నీ పిల్లలిని బాగా చూసుకుంటారా అవునా అంటే ఇలా వ్యాన్లు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయా యూనిఫార్మ్ ఎలా మేమే చే ప్రిపేర్ చేసుకోవాలా లేక సరే అండి రేపు తీసుకొస్తాము సరే అండి